మహాభారతం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణించబడుతుంది మధ్యయుగం పదకొండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఈ కాలంలో శై శైవ వైష్ణవ ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి ఈ సమయంలో అనేక భక్తి కీర్తనలు కీర్తనలు పురాణాలు ప్రబంధాలు విలువడ్డాయి శ్రీనాథుడు పోతన అన్నమయ్య రామకృష్ణ కవి ఈ యుగంలో ప్రసిద్ధ కవులు ఆధునిక యుగం పంతొమ్మిదవ శతాబ్దం నుండి నేటి వరకు ఈ కాలంలో పాశ్ పాశ్చాత్య ప్రభావం మరియు సాంఘిక సంస్కణోద్యమాల ఫలితంగా తెలుగు సాహిత్యంలో నూతెన పోకడాలు చోటు చేసుకున్నాయి గురజాడ అప్పారావు కందుకూరి విరేశలింగ పంతులు శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ వంటి కవులు ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు నేపాలి సాహిత్యంలో మహిళ కవులు పాత్ర పాత్ర గణనీయమైనది భానుభక్త ఆచార్య లక్ష్మీ ప్రసాద్ దేవకోట వంటి కవులలో పాటు కవులతో పాటు అనేకమంది మహిళ కవులు కూడా నేపాలి సాహిత్యాన్ని అభివృద్ధి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు తారాదేవి పారిజాత మరియు మాయా ఠాకురి వంటి కవైత్ కవైత్రులు తమ రచనల ద్వారా స్త్రీల సమస్యలను అనుభవాలను వ్యక్తీకరించారు నేపాలి సాహిత్యంలో మహిళ కౌల రచనలు స్త్రీవాద దుక్పదాన్ని సామాజిక స్ఫూహను ప్రతి ప్రతిబింబిస్తాయి